మా ప్రాంతంలో ట్రావెల్స్ కంపెనీలు ట్రావెల్స్ ఏజెంట్లు ఉన్నాయి కొన్ని ట్రావెల్స్ ఏమో ఆరెంజ్ ట్రావెల్స్ అవి నార్త్ సైడ్ వెళ్తాయి కొన్ని ట్రావెల్స్ ఏమో కావేరీ ట్రావెల్స్ సౌత్ సైడ్ వెళ్తాయి ఇంకో కొన్నేమొ నందిని ట్రావెల్స్ అవి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ వెళ్తాయి మనము ఎ ఎక్కడికైనా వెళ్లాలంటే ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి యాప్లో టికెట్స్ మనం బుక్ చేసుకోవాలి నేము మన మొబైల్ నంబర్ మనం ఎక్కడకి వెళ్ళే వెళ్ళాలి అనే ట్రావెల్స్ బుక్ చేసుకొని ట్రావెల్స్లో బుక్ చేసుకొని వెళ్ళాలి మా ఒక ప్లేస్కి రమ్మంటారు అక్కడికి వెళ్ళి నిలుచున్నాక వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసాక మన పేరు చెక్ చేస్తారు పేరు లిస్టులో ఉందా లేదా అని చెక్ చేసాక లోపల వెళ్లి కూర్చోమంటారు కూర్చున్నాక బస్సు ట్రావెల్ స్టార్ట్ అవుతుంది మనం ఎక్కడికి వెళ్లాలి లొకే ప్రాంతం బట్టి బస్సు ట్రావెల్స్ స్టార్ట్ అయితే మనం వెళ్ళి వచ్చాక ఎక్కడికి వెళ్లాలి అనుకుంటే ఏజెంట్ వాళ్ళ వెళ్ళవచ్చు ట్రావెల్స్లో మంచిగా ఉంటుంది మన ట్రావెలింగ్ చేస్తే మనకు నచ్చినట్టు ప్లేస్కి వెళ్లి ట్రావెల్ చేయవచ్చు కొన్ని కొన్ని ట్రావెల్స్ ఉంటాయి కానీ కొన్ని ట్రావెల్స్ ఏమో మంచిగా ఉండవు కొన్ని రావాల్సిన చాలా మంచిగా ఉంటాయి సర్వీస్ అంతా కొన్ని ట్రావెల్స్ ఏమో సీట్స్ మంచిగా ఉండవు ఎసీ అంత ఏమి ఉండదు కొన్ని ట్రావెల్స్ ఏమో సీట్లు అంత స్టాఫ్ అంతా మంచిగా ఉంటారు మంచిగా ట్రీట్ చేస్తారు మనకి ఎక్కడికన్నా వెళ్లాలి అనుకుంటే ట్రావెల్స్లో వెళ్ళడం బెటరు కాని చె ముందు చెక్ చేసుకోవాలి రేటింగ్ కూడా చెక్ చేసుకోవాలి ఆ ట్రావెల్ ట్రావెల్కి ఎంత రేటింగ్ వచ్చిందో దాన్ని బట్టి మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్లాలంటే ట్రావెల్స్లో చాలా చాలా ప్లేసెస్కి వెళ్లవచ్చు మనము ఎటు కావాలంటే అటు వెళ్లవచ్చు నార్త్ అంటే నార్తు సౌత్ అంటే సౌతు వెస్ట్ అంటే వెస్టు మనకి నచ్చినట్టు మనకు కావాల్సిన టికెట్ బుక్ చేసుకుని మనకి ఎక్కడ కావాలి సీటు విండో సీటు కావాలా స్లీపర్ సీటు కావాలా అది కూడా అది కూడా ఆప్షన్ చూపిస్తుంది మనకి యాప్లా అప్పుడు మనకు కావాల్సిన టికెట్ బుక్ చేసుకుని వెళ్లవచ్చు మనకు నచ్చిన ప్రాంతంలో వెళ్లవచ్చు అటు మనం ఎటు వెళ్ళాలి అనుకుంటే అటు వెళ్ళవచ్చు ఇంకా కొన్ని ట్రావెల్స్ కంపెనీలు ఏమో కొన్ని ట్రావెల్స్లు ఏమో ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే కొన్ని ట్రావెల్స్లు ఏమో వైఫై కూడా ఫ్రీగా ఉంటుంది మనకు అది కూడా వాడుకోవచ్చు మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు ఎటు వెళ్లాలంటే అటు వెళ్లవచ్చు మనకి స్టాఫ్ కూడా మంచిగా ఉంటుంది కాని వెళ్లేటప్పుడు మనకి నైట్ పూట మనకి ఏదైనా డిన్నర్ డిన్నర్ కావాలంటే ఒక ఒక ఢాబా దగ్గర ఆపుతారు అక్కడ దిగి మనకి నచ్చినట్టు ఏదైనా తినవచ్చు మనకు కావాల్సింది తిని తిన్నాక మళ్ళీ ఒకటి పది నిమిషాల తరువాత మళ్ళీ బస్సు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ ఎక్కి కూర్చోని మళ్ళీ ఎక్కడకి వెళ్లాలి అనుకుంటున్నామో ఆ టైం దాకా కూర్చోని అక్కడనే బస్సులో పడుకొని తరవాత పొద్దున అయ్యాక లేచి మన ప్లేస్ వచ్చాక వాళ్ళు చెప్తారు మీ ప్లేస్ వచ్చింది అని అప్పుడు అక్కడ దిగి మనం ఎటు వెళ్లాలి అనుకుంటున్నామో అక్కడకి ఆ ట్రావెల్ బస్సులో వెళ్లవచ్చు